తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై